ఇక్కడ విజయనగరం జిల్లాలో రాజీవ్గాంధీ స్టేడియము ఉంది ఇక్కడ ఎక్కువగా వాలీబాల్ క్రికెట్ అథ్లెటిక్స్ వంటి ఆటలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు అయితే వీటికి ఎక్కువగా అక్కడ ఉన్న కలెక్టర్గారు గవర్నమెంట్ ఆఫీసర్లు అదేవిధంగా రాజకీయ నాయకులు ఎక్కువగా వస్తారు చూడటానికి చుట్టుపక్కల యువత ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడ స్టేడియం అనేది విజయనగరం మధ్యలో ఉండటం వలన చుట్టుపక్కల ఉన్న అందరూ యువత కూడా రావటం అనేది జరుగుతుంది అదేవిధంగా మధురవాడలోని కూడా స్టేడియం క్రికెట్లో ఎక్కువగా ఆడటం వలన ఇక్కడికి కూడా ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు దీని వలన ఎక్ ఎక్కువగా ఆదాయం అనేది వస్తుంది అదేవిధంగా ఎక్కువగా పాపులర్ అవుతూ ఉంటుంది